మన తెలుగు భాష గురించి మనం చెప్పాలంటే మన సంస్కృతి భాష తెలుగు తెలుగు భాష మాట్లాడితేనే తప్పు అనే పద్ధతిలో బతుకుతున్నాము ఇప్పుడు మనం తెలుగు మాట్లాడాలి అంటే కూడా నేరం అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు స్కూళ్ళల్లో తెలుగు భాష గొప్పదనంగా చెప్పేవారు కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో తెలుగు మాట్లాడతానే తప్పు అంటున్నారు పిల్లలని ఏమంటే ఇంగ్లీష్ మీడియం వచ్చిందో మన పిల్లలు కూడా ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్లోనే చెప్తూ ఉండాలి బయట వాళ్ళ పెద్దపెద్ద స్కూళ్లల్లో ఇంగ్లీషే మాట్లాడుతున్నారు మన పిల్లలు ఇంకా తెలుగులోనే మాట్లాడుతున్నారు అని ఒక నేరంగా మన పిల్లల్ని కూడా మనం అలానే చూస్తున్నాం

మన తెలుగు భాష గురించి ఎంత తప్పుగా మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు కానీ మన తెలుగు మన మాతృభాష అయిన మన తెలుగు భాషనే మనం కించపరుస్తున్నాం మనం మాట్లాడేది మొత్తము తెలుగు తెలుగు మాట్లాడితేనే తప్పు అని చూపి వేలు ఎత్తి చూపే ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇంగ్లీషు ఇంగ్లీష్ చదువులకు అలవాటు పడిపోయినం మన పిల్లలు గూడా మనం కూడా మన స్కూల్లో పిల్లలని కూడా తెలుగు మాట్లాడకూడదు అని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు తెలుగులో మాట్లాడితే తప్పు నేరం చేసినట్టుగా చూస్తున్న తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నావు నీకు ఇంగ్లిష్ రాదా ఇంగ్లీష్లో మాట్లాడమంటున్నాము కదా ఇంత ఇంత ఫీజులు కట్టి ఇంగ్లీషులో మాట్లాడాలి అని టీచర్లు కూడా పిల్లలను కొడుతున్నారు తెలుగు మాట్లాడకు ఇంగ్లీష్లోనే మాట్లాడు అని వ్యతిరేకిస్తున్నారు కానీ మన మాతృభాష తెలుగుని మనం కూడా తప్పు పడే పద్దతిలో బతుకుతున్నాం అన్న సంగతి మనం మర్చిపోతున్నాం మన పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడాలి పెద్ద పెద్ద కాన్వెంటులో చదువుకొని పెద్దపెద్ద ఇంగ్లీష్ మీడియంలో వెయ్యాలి పెద్దపెద్ద ఫీజులు కట్టాలి అదే ప్రపంచం వైపు చూస్తున్నాం గానీ మన మాతృభాష తెలుగే కదా

కూడా మనల్ని మనం మార్చేసుకుంటున్నాం అందుకే మన పిల్లలు కూడా తెలుగు మాట్లాడితే మనం కూడా తప్పుగానే చూస్తున్నాం కానీ మన మాతృభాష అయిన తెలుగుని మనం కించపరుస్తున్నాం అనీ భావన మనకు కలగడం లేదు మన మాతృభాష అయిన తెలుగు మనము తెలుగు మాట్లాడతనే తప్పుగా అనే ఆలోచనలో ఎందుకంటే ఇట్లాంటి కల్చర్లో మనం బతుకుతున్నాం కాబట్టి మన తెలుగు మాట్లాడద్దు తెలుగు మాట్లాడితేనే తప్పు అనే భ్రమలో మనం బతికేస్తున్నాం అందుకని మన పిల్లలకి మన తెలుగు భాష గొప్పతనం గురించి ఇప్పడికి కూడా స్కూళ్ళల్లో చెప్పాలని నేను చాలా సార్లు చాలా మంది టీచర్లకు చెప్పాలని అనుకుంటున్నాను మన పిల్లలని ఎందుకు ఇంగ్లిష్ మాట్లాడుకు మాట్లాడాని ఇంగ్లీష్లో మాట్లాడమంటే తెలుగునే మాట్లాడుతున్నాడు అని కూడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి టీచర్సు ఎందుకంటే టీచర్సు కూడా ఈ విషయం చెప్పాలి మన మాతృభాష తెలుగే కదా తెలుగు మాట్లాడితే మీరు ఎందుకు కొడుతున్నారు అని మనం నిలదీసి అడగాలి అని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం మన మాతృభాష తెలుగు మన పిల్లల కూడా తెలుగు రావాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి పెద్దపెద్ద కాన్వెంట్లలో చదవాలి పెద్దపెద్ద ఆఫీస్లలో జాబులు చేయాలి ఇంగ్లీష్లోనే మాట్లాడితే జాబులు లేకపోతే మన పిల్లలకు జాబులు కూడా రావేమో మన పిల్లలు ఇట్లనే తెలివితక్కువ ఉంటారేమో అని అనుకుంటున్నాం ఆ భాషకు ఆ భాషే విలువ తెలుగు భాషకు తెలుగు భాషనే విలువ అందుకనే మన మాతృభాష అయిన తెలుగు భాషని ఎవ్వరు కించపరచకూడదు వెతిరేకించకూడదు అందుకనే మన మాతృ భాష తెలుగు కూడా మాట్లాడాలి పిల్లలకు తెలుగు భాష కూడా రావాలి ఒక ఇంగ్లీషే కాదు ఒక హిందీ కాదు ఒకటి ఇంకా ఏదైనా కానివ్వండి మన పిల్లలకు మాత్రం తెలుగు స్పష్టంగా తెలుగు సాంప్రదాయాన్ని కూడా స్కూళ్ళల్లో నేర్పించాలని నేను ప్రతి ఒక్క స్కూళ్లకు ఈ విషయం చెప్పాలి అని నే అనుకుంటున్న ఎందుకంటే పిల్లల్ని కొడుతున్నారు తిడుతున్నారు ఇంగ్లీషు రాదు వీడు తెలుగులోనే మాట్లాడుతారు అని ఇలా కించపరుస్తున్నారు పిల్లలని టీచర్సు చాలా కొడుతున్నారు అందుకోసం అని మన మాతృభాష తెలుగు కూడా మన తెలుగు కూడా మన మాతృబాష అయినా తెలుగు కూడా సహకరించాలి మన భాషని ఎవ్వరు వెతిరేకించకూడదు తెలుగు కూడా నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను